భారతదేశంలో ఆహారం చాలా మంచిగా ఉంటుంది అందరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ తినే వంటలు అన్నం చపాతి పప్పు బీరకాయ బెండకాయ కాకరకాయ చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ ఇంకా చాలా చాలా వంటకాలు తింటారు ప్రసిద్ధ వంటకాలు బూరెలు గరియలు అరిసెలు సక్కినాలు గారెలు ఇంకా మసాలాలు గసగసాలు యాలకులు లవంగాలు ధనియాల పొడి మిరియాల పొడి ఇంకా కొత్తిమీర్ల పొడి

ఇంకా చాలా ఉంటాయి ఇతర రాష్ట్రాలలో వేరు వేరు వంటకాలు వేరు వేరు మసాలాలు వాడతారు చాలా కారంగా ఉంటాయి చాలా ప్రసిద్ధమైన వంటకాలు భారతదేశంలో విభిన్న వంటకాలు ఉంటాయి